ఇందుగలడందు లేదని సందేహం వలదన్నమాట కృత్రిమ మేధాకి సరిగ్గా సరిపోతుంది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఏదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష మనకు సంబంధం లేదు అనుకుంటాం కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది ఒక వెం మనల్ని వెంటాడుతు ఉంది ప్రొద్దున్న లేచి మొబైల్ చూసుకుంటారా ఎలా చూస్తారు దాన్ని ఫేస్బుక్ ఐడీ ద్వారా కానీ ముఖాన్ని చూపించి ఫింగర్ ప్రింట్ అయితే వేలిని తాకించి ఆన్లైన్ చేస్తాం మనం అలా చేసి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి తరచుగా దాంతో మన పని మనం చేసుకుంటుఉంటాం కానీ ఆ కాసేపట్లో ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా ఫోన్ని తెరిచినందుకు వాడే ఫేస్ ఐడీ ఎదురుగా ఉన్న ముఖాన్ని త్రీడీలో చూస్తుంది ఆ ఒక్క క్షణంలో మనకు కనిపించకుండా దాన్ని నుంచి ముప్పై వేల ఇన్ఫ్రోరెడ్ చుక్కలు ముఖం మీద పడి ఫోటో తీస్తాయి ఆ విధంగా ఫోన్ తెరవగానే సోషల్ మీడియా యాప్స్లో వెళ్ళడం చాలామందికి అలవాటు ఈరోజులలో ఫేస్బుక్కు ట్విట్టరు యుట్యూబు ఇలాంటివి లేకుండా ఎవరు ఉంటున్నారు ఎందులో వెళ్ళినా అక్కడ మనకు ఉన్న వందలాది స్నేహితులు పోస్ట్ చేస్తే అవన్నీ మనకు కనిపించడం అలాగే వాటి నుంచి కొన్ని మాత్రమే కనిపిస్తాయి మనం ఎక్కువగా ఎలాంటి విషయాలు ఉన్న పోస్టులను చదువుతామో ఎటువంటి ఫోటోలు చేస్తామో దాన్ని బట్టి మన ఆశక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులను కనపడేలాగా చేయడం వెనక ఉన్న కృత్రిమంది అంతేకాదు సోషల్ మీడియా వేదికలను వర్చువల్ రియాలిటీ రంగులాగా దిద్ది మెటాబక్స్గా మన ముందుకు తేవడంలో కీలకపాత్ర దానిదే అయితే మనకి ఎక్కువగా సిరీలు అలెక్సాను గూగుల్ అసిస్టెంట్లో అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైపోయింది లేచిన దగ్గర నుంచి హాయ్ సిరి అని మనం ఫోన్తో మాట్లాడతు ఉంటున్నాం పర్సనల్ సెక్రటరీలాగా తయారైపోయింది మనకు ఎంతగానో సహాయం కూడా చేస్తుంది ఈమెయిల్లు ఫిల్టర్లు స్మార్ట్లు రిఫైల్లు ఓటీటీలో మూవీ రికమండేషన్లు వెబ్సైట్లలో చాట్ బాట్స్ లు అసలు ఏఐ లేదా లెక్క లేదనుకోవటానికి ఏమీ లేదు కంప్యూటర్ సైన్స్లో ఒక్క విభాగం ఏఐ మిషన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిసి యంత్రాలకు స్మార్ట్గా పనిచేస్తుంది మార్చేసింది కూడా వ్యవస్థలలో సామర్థ్యంగా పెంచుతుంది అదేవిధంగా మనుష్యుల కోసం మనిషి తయారు చేసుకునే మేధస్సు కాబట్టి దీన్ని కృత్రిమ మేధా అంటారు యంత్రాలు వాటికి అందచేసిన సమాచారాన్ని అనుభవాన్ని ఉపయోగించుకుని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి కానీ అవి మనం ఎంతవరకు ఇస్తే అంతవరకు పని చేయగలవు దానికి మించి పని చేయలేదు డీప్ లెర్నింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే విధానాలను అందుకు ఉపయోగపడతాయి యంత్రాల చేత మనిషిలాగా పని చేయించుకోవాలన్న కోరిక ఇప్పటికి కాదు ఇంటర్నెట్ కనిపించక ముందే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే కృత్రిమ మేధా అన్న పదాన్ని మొదటిసారి వాడారు కంప్యూటర్ల మీద ప్రయోగాలు మొదలు పెట్టారు అంతకన్నా ముందు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మెట్రోపాలీస్ అనే జర్మన్ సినిమా వచ్చింది మూవీకి సినిమా రోజుల్లోనే వచ్చిన ఆ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాలలో అచ్చం మనిషిలాగా తయారు చేసిన రోబో ఉంది నాటి ఆ ఊహ నేడు నిజమైంది ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమ మేధా అన్నీ రంగాలలో తీసుకొచ్చాయి వైద్య రంగంలో అయితే అసలు చెప్పనక్కర్లేదు ఇప్పుడు డాక్టర్లకు రోబోలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి కృత్రిమ మేధా ఉపయోగించడం ద్వారా హెల్త్ రికార్డులను డిజిటల్గా చేయడం దగ్గర నుంచి పరిశోధనల వరకు వైద్యరంగం ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతుంది